హలో చెప్పండి మంచిదేనండి ఒక ఫోర్ ఇయర్స్ ఉంటుంది అదీ ఆ కోర్స్ ఫోర్ ఇయర్స్లో ఎయిట్ సెమ్స్ ఉంటాయి మీకు నచ్చిన గ్రూప్ ఏదైనా తీసుకోవచ్చు అంటే ఇప్పుడు ఫ్యూచర్లో ఏది ఎక్కువ జాబ్స్ ఉండిద్దో దాని బట్టి ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకుంటే మంచి జాబ్స్ ఉంటాయి మీకు ఏ గ్రూప్ ఇంటరెస్ట్ సీఈసీయా లేకపోతే మెకానికలా సివిలా మెకానికల్లో అందరూ మ్యాక్సిమమ్ ఇంటరెస్ట్ అంటే మీరు వెళ్లొచ్చండి ఎంసెట్ అది రాయాలి లేదు యూనివర్శిటీలకి పెట్టుకుంటాము అంటే ఎంసెట్ అదేం అక్కర్లేదు ఇంటర్ బేస్ మీద వెళ్లొచ్చండి లేకపోతే డిప్లొమా చేసినా పర్లేదు కాలేజెస్ అంటే గుడ్లవల్లేరు ఉంది ఉందండి మంచి కాలేజే గుడ్లవల్లేరులో కూడా ఉంది విశాఖపట్నం ఇంకా అటు బానే ఉన్నాయండి ఒకసారి గూగుల్లో చెక్ చేసుకోండి టాప్ కాలేజెస్ లేదు యూనివర్శిటీకి పెట్టుకుంటాను అంటే యూనివర్శిటీలకి పెట్టుకోండి మంచిదేనండి జాబ్ జాబ్ ఆఫర్స్ బాగానే ఉంటాయండి వెళ్లొచ్చండి సరే సరేనండి